రెండు లక్షల తొంభై తొమ్మిది వేల ఎనిమిది వందల ముప్పై ఆరు నాలుగు లక్షల డెబ్బై తొమ్మిది వేల తొమ్మిది వందల ముప్పై మూడు ఆరు లక్షల తొంభై తొమ్మిది వేల డెబ్బై ఎనిమిది వందల పదహారు ఎనిమిది లక్షల తొంభై తొమ్మిది వేల డెబ్బై మూడు వందల పదహారు మూడు లక్షల తొంభై తొమ్మిది వేల ఏడు వందల ఎనభై ఆరు తొమ్మిది లక్షల తొంభై తొమ్మిది వేల తొంభై తొమ్మిది